హలో హరి ప్రొవిజనల్ స్టోరా నేను మంత్లి ఇస్తాను కదా లిస్టు అది నాకు పార్సెల్ చేస్తారా ప్రొవిజన్స్ అవునండి ఎక్స్ట్రానా ఇది హార్పిక్కు యాసిడు టాయిలెట్ బ్రష్షు లైజ లైజాలు యాడ్ చేయండి యాడ్ చేయండి కావాలండి బాగుందా సరే బాగుంటే ఒకటి వెయ్యండి చాలు తీసుకుంటాం ఒక ఫైవ్ కేజీస్

ఇది మిస్ అయినట్టుంది లాస్ట్ మంత్లో ఏం ఐటమ్స్ అండి చిల్లీ పౌడరు అవునా ఓకే యాడ్ చేయండి అయితే అవునా సరే పంపించండి ఓకే ఓకే అట్లే వెయ్యండి ఒక కాల్ కేజీ వేస్తాను సరేనండి బాత్రూమ్ బ్రష్షు ఓడోనెల్ ఫ్రెష్షు ఓకే అండి ఓకే ఓకే వెల్కమ్